నా యొక్క సహచరుడు నాకు ఏ ప్రశ్నలు అడిగాడంటే నేను బాల్యం నుంచి నేటి వరకు చేస్తున్న విద్యను గురించి తెలుపమన్నాడు నేను నా చిన్నప్పటి నుంచి ఎన్నో రంగాలమైన విభిన్న పాఠశాలలో చదివాను అదేవనగా మొదటగా నేను చిన్న స్కూల్లో చదివాను అందులో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగి ఆ స్కూలు మూసేసినారు ఆ తర్వాత ఇంకో స్కూల్లో చేరాను అక్కడ నాకు చదువు సరిగ్గా రాలేదనేసి మా తండ్రి మరియు మా తల్లిగారు ఇంకొక పెద్ద స్కూల్లో టౌన్లో ఇంకో స్కూ మంచి స్కూల్లో చేర్పించారు అక్కడ నుంచి నా పదో తరగతి వరకు అక్కడనే అంత విద్యనభ్యసించి నేను మంచి మార్కులతో పాస్ అయ్యి బయటకు వచ్చాను ఆ తర్వాత టౌన్లోనే ఇంటర్మీడియట్ పదవ సంవత్సరం మరియు రెండవ సంవత్సరం అక్కడనే చదువుకొని మంచి మార్కులతో పాస్ అయిపోయాను ఆ తర్వాత డిగ్రీ నేను ఆన్లైన్లో అప్లై చేయగా నాకు చిత్తూరు జిల్లాలో ఎస్ వి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ అనే కళాశాలలో నాకు ఒక సీటు వచ్చినది నేను ఇందులో చదువుకుంటూ హ్యాపీగా ఉన్నాను బాగా చదువుకుంటూ మంచి మార్కులతో పాస్ అవుతూ ముందుకు సాగుతున్నాను ఇప్పుడు నేను నాది యొక్క డిగ్రీ మూడవ సంవత్సరం లోకి ప్రవేశించాను ఇందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకనగా మొదటి సంవత్సరం ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రశాంతంగా పాస్ అయిపోయాను మరియు రెండవ సంవత్సరం గూడాక అందుకు అంత అనుకు అనుకున్నట్టుగా జరిగినది దీనికి నేను ఎంతో సంతోషిస్తూ ముందుకు సాగుతాను ఎందుకనగా నేను ఎప్పటికైనా గాని భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగము నా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు అన్ని సరిచేసుకోగలనని నాకు నాపై నమ్మకం ఉంది దీనికి ఆ భగవంతుని చల్లని దీవెనలు ఆశీస్సులు నాపై ఉంటాయని కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు